నాకు ఇష్టమైన రైటరు డాక్టర్ రస్కిన్ బాండ్ అతను ఒక ఇంగ్లీష్ రైటరు అతను ఎందుకు ఇష్టమంటే నాకు అతను రాసే రైటింగ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి అర్థం అయ్యేవిధంగా ఉంటుంది అండ్ చాలా రియాలిటీలో ఉన్నట్టు రాస్తారు అన్నమాట జనరల్గా మనం చుట్టు చూసే సిచ్చువేషన్స్ కానీ మన చుట్టు జరిగే సందర్భాలు మనుషులు ఎలా ఉంటారో యాజ్ ఇట్ ఈస్ మనం అతని స్టోరీ చదువుతున్నప్పుడు కూడా నిజంగా అది జరుగుతున్నట్టుగా చుట్టుపక్కల ఫీల్ అవుతు ఉంటాం అన్నమాట సో అతని రైటింగ్స్ అంటే నాకు అందుకు ఇష్టం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రస్టింగ్ రైటింగ్ ఏంటంటే ద నైట్ ట్రైన్ అట్ డివోలి అదంతా ఒక రైల్వే స్టేషన్లో జరిగే కాంటెక్స్ట్ అది ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఫస్ట్ టైం ఒక బాస్కెట్స్ అమ్ముతున్నట్టుగా చూస్తాడు అక్కడ తనకి తన మీద పడే ఇంప్రెషన్ ఫస్ట్ లుక్లో వాళ్ళ ఇద్దరి మధ్య జరిగే ఐ కాంటాక్ట్తో ఏర్పడిన రిలేషన్ అనేది ఆ స్టేషన్ దగ్గిర ఆగిపోతుంది ఎందుకంటే తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ తనకి కనబడదు అండ్ ఆ రిలేషన్ అనేది ఆ స్టేషన్తో ఆగిపోద్ది అయిన ఒక చిన్న లైన్ అయిన సరే చాలా ఎఫెక్టివ్గా ఆ స్టోరీ అనేది అతను రాసి దాన్ని కంక్లూడ్ చేయడం అనేది జరిగింది అందులో సో అతని లిటరేచర్ రైటింగ్ స్టైల్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అందరికి అట్రాక్టివ్గా అందరికి అట్రాక్టివ్గా అనిపిస్తుంది అన్నమాట అతను చదువుతు ఉన్నప్పుడు ఇంకా చదవాలి అనిపించే విధంగా ఉంటుంది పాస్నల్గా అతని దాంట్లో నచ్చింది ఏంటంటే రియాలిటీ జనరల్గా రియల్ సిట్యుయేషన్ని తీసుకొని దాని ఆధారంగా కాంటెక్స్ట్ ప్రిపేర్ చేసి స్టోరీస్ రాస్తు ఉంటారు సో రస్కిన్ బాండ్ ఇంగ్లీష్ పోయెట్ అనే అతను నాకు ఫేవరేట్ రైటర్